మా సంస్కృతి సాంప్ర సంప్రదాయాల్లో వివాహ వేడుక చాలా విషం చాలా విస్తృతమైనది ఎందుకంటే ఇక్కడ మన ఇండియా దేశంలో ఎక్కువ పెళ్ళిలకు అయిన ఖర్చు ఇంకెక్కడా అవదనమాట ఇంకా చాలా గ్రాండ్గా అసలు ఎన్నెన్నో ఆచారాలు జీలకర్ర బెల్లంపెట్టడం తర్వాత

దండ్లేసుకోవడం కొత్త కొత్త బట్టలు వేసుకోవడం తర్వాత బొట్టు పెట్టుకోవడం బాసికం పెట్టుకోవడం పంతులు రావడం తర్వాత ఇంకా చాలామంది చుట్టాలు బంధువులు అందర్నీ ఇంటికి వెళ్ళీ పిలవడం ఇన్విటేషన్ ఇచ్చి చాలా ఆచారాలు పాటిస్తూ మన సంస్కృతి సంప్రదాయాన్ని ఎక్కడికి బాగా కాపాడుకుంటూ మన వివాహాలను చాలా బాగా చేసుకుంటారు ఆచారాలేంటంటే